నాకు తెలిసిన ఊర్లు చీరాల జాండ్రపేట వేటపాలెం కడకుదురు జనగంజం పెదగంజం ఉప్పుగుండూరు కరవాలి ఒంగోలు గుంటూరు విజయవాడ తక్కెలపాడు చిలకలూరిపేట నరసరావుపేట సత్తెనపల్లి పిడుగురాళ్ళ హైదరాబాదు సికింద్రాబాదు గన్నవరం అన్నవరం తిరుపతి భద్రాచలం చెన్నై కోయంబత్తూర్ పాండిచ్చేరి మధురై నాగపట్నం గోవా ఢిల్లీ కలకత్తా బాంబే పంజాబ్ గుజరాత్ కలకత్తా హిమస హిమాచల ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తుని రాయలసీమ చిత్తూరు పామూరు అనంతపురం కనిగిరి బొంబాయి తుని బెంగళూరు కర్ణాటక గోవా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కుజికిపిస్తాన్ ఇస్లామాబాద్ ఇరాన్ ఇజ్రాయిల్ సిరియా ఈజిప్ట్ యుఎస్ఏ మెక్సికో కెనడా ఉత్తర కొరియా రష్యా సౌత్ కొరియా జపాన్ చైనా ఇండోనేషియన్ మలేషియన్ ఆస్ట్రేలియా